మేము ఐదు మంది గ్రూప్గా కలిసి ఆ ప్రాజెక్ట్ను సక్సెస్గా చేయాలని సార్ మాకు చెప్పారు అదేవిధంగా మేము ఆ ప్రాజెక్ట్ని యొక్క ట్రైనింగ్ని కానీ డెమోని కానీ పూర్తిగా విన్నాము అదేవిధంగా అందరూ విన్న తర్వాత మంచిగా ఒక రెండు రోజులు ఆ యొక్క ప్రాజెక్టు యొక్క సమూహాలను పూర్తి చేసాం మా ఆఫీస్ సార్ గారు హెచ్ఆర్ సార్ గారు మాకు ఆ ప్రాజెక్ట్ను మీరు వారంలో పూర్తి చేయాలని సూచించారు మేము సరే అని చెప్పి కూడా మేము రెండు రోజులకు ఆ ప్రాజెక్ట్ని ఒక తట్ ఇరవై శాతం పూర్తి చేసాము అలాంటి సమయంలో నేను ఎదుర్కొన్న సమస్య ఏమిటంటే సవాలు ఒకటి ఆ ప్రాజెక్ట్ చేస్తుండగా ఆ ప్రాజెక్ట్లో కొన్ని అనుకోని క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ పరిస్థితులను నేను ముందుండి నడిపి ఆ సవాలుని ఎదుర్కొని ముందుండి నడిపి ప్రాజెక్ట్ను సక్సస్ అయ్యేలాగా చేశాను ఇది అండి నేను నా ఆఫీసులో సవాలులతో కూడిన ప్రాజెక్టు లేదా పనిని ఎదుర్కొన్న సమయం గురించి మీతో చెప్పదలుచుకున్నాను ధన్యవాదములు